అంటూ ఉంటారు సో వారికి ఇష్టం కాబట్టి అవన్నీ ఇంట్లోనే మనం చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరంగా చేసుకుంటామో హైజీనిక్గా ఉంటుంది కాబట్టి నేను వారి కోసం ముఖ్యంగా కొన్ని కొన్నిసార్లు మరి పిజ్జాలు బర్గర్లు పాస్తాలు లాంటివి చేస్తుంటాను అంతేకాకుండా కొన్నిసార్లు ఎప్పుడైనా ఏదో వేరుగా తినాలి అని అనుకుంటే కనుక ఉత్తరాది వంటకాలు కూడా ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటుటాము కానీ ఎక్కువగా మేము వండుకునేది మేం దక్షిణ దే దేశపు వాసులం కాబట్టి మేము ఎక్కువగా దక్షిణాది వంటకాలే వండుకుంటాము ముఖ్యంగా మా తెలంగాణ వంటకాలు ఎక్కువగా మేము వండుకొని తింటాము తెలంగాణలో మేము ప్రత్యేక రకమైన మసాలా కారాలు మరి అలాగే ప్రత్యేకంగా చేసుకునే పచ్చళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇష్టపడతాము మేము మరి మేము వండుకున్న వంటకాలు కొంచెం కారంగా కొంచెం స్పైసీగా కొంచెము ఘాటుగా ఉండే రకంగా ఉంటాయి మరి ముఖ్యంగా మా ఇంట్లో తెలంగాణ మరి దక్షిణాదిలో వండుకునే వంటకాల్లో ముఖ్యంగా ప్రతిరోజు ఇడ్లీ లేదా దోశ లేదా వడ లేదా ఇలాంటివి తప్పకుండా మేము వండుకుంటాము వీటిల్లోకి మేము పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ పుట్నాల పచ్చడి కానీ ఇలాంటివి చేసుకొని ఇష్టంగా మేము తింటూ ఉంటాము

ఇంట్లో వాళ్ళందరూ వాటిని ఆశగా చక్కగా తింటారు కాబట్టి వారు ఇష్టంగా తింటారు వారు మెచ్చుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉత్తేజితురాలినై వారికి మంచిగా వండి పెట్టాలని ఆశపడుతూ ఉంటాను మరి దక్షిణాది వంటకాల్లో ముఖ్యంగా మాకు ఇష్టమైనది ఇష్టమైనది ఆలుగడ్డ వంకాయ కూర మరియు పాలకూర ఆలుగడ్డ మరి పప్పు మరి ముఖ్యంగా బగార బగార మసాలాలు మరి అదే విధంగా బిర్యానీలు ఇవన్నీ కూడా మేము చాలా ప్రత్యేకంగా వండుకుంటూ ఉంటాము మరి మాకు ఇష్టమైన వంటకాలు చక్కగా ఆదివారాలు చేసుకొని ఆస్వాదిస్తూ ఉంటాము